క్రీడాకారుల్లో పోటితత్వం మరియు గెలవాలన్న క్రీడా సంస్కృతిని చాలా రకాలుగా ప్రభావితం చేస్తాయి వాటిలో కొన్ని మెరుగైన ప్రదర్శన మానసిక దృఢత్వం క్రమశిక్షణ మరియు అంకిత భావం టీం స్పిరిట్ క్రీడాస్ఫూర్తి మరియు మానసిక సమస్యల నుంచి దూరంగా చేస్తుంది కొన్ని సందర్భాాలు అతిగా పోటీ తత్వ మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది సంబంధాలపై ప్రభావం చేస్తుంది ఓటమి చెందినప్పుడు కొంతమంది క్రీడాకారులు వారి సహచర క్రీడాకారులతో కోచ్లతో మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బ తీసే అవకాశం ఉంది

పోటీలో ఒత్తిడి తట్టుకోవడం ఓటమిని ఎదురుకోవడం నేర్పు నేర్చుకోవడంతో పాటు క్రీడాకారులు మానసిక దృఢంగా ఉంటారు క్రమశిక్షణ మరియు అంకిత భావం గెలవాలనే తపన క్రీడాకారులను క్రమశిక్షణతో అంకిత భావంతో ఉండేలా చేస్తుంది వారు తమ అవసరమైన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇవి మొదలైన క్రీడాకారులో పోటీతత్వం మరియు గెలవాలన్న క్రీడా సంతతిని ప్రభావితం చేస్తాయి